నేను ఖాళీ సమయంలో వంటలు వండటానికి చాలానే ఇష్టపడుతూ ఉంటాను అలాగే నేను చాలా కష్టతరమైన వంటల్లోను నేర్చుకున్నాను వాటిని ప్రయత్నించాను ఇంకా సఫలమయ్యాను అలా సఫలమైనప్పుడు నా మొఖంలో ఉన్న చిరునవ్వు అది ఆస్వాదిస్తున్నప్పుడు ఉన్న అనుభూతి నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలా చెప్పుకుంటే చాలానే ఉంటుంది కానీ మనం ఇప్పుడు చెప్పుకున్నది నేను చేయబోయే వంటకం అంటే నేను ఇప్పటి వరకు నేర్చుకోలేను వంటకం ఇది ఇది నాకు చాలానే ఇష్టం ఇది మటన్ కర్రీ ఇంకా మటన్ బిర్యానీ అయితే ఈ వంటకం నేను ఎందుకు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను అంటే నేను చికెన్ బిర్యాని అలాంటివి చాలా బాగా వండుతాను మనకి చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది అంటే మనకు పట్టుకుంటే స్పాంజ్ ముక్కలా ఉండేలా వండుతాను అంత బాగా వండుతాను కానీ ఈ మటన్ కర్రీ లేదా మటన్ బిర్యాని వండటానికి నేను చాలా ఇబ్బంది పడతాను ఆ ఇబ్బంది చాలా రకాలుగా కొనసాగుతూనే ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు ఈ మటన్ కర్రీ తయారు చేయడానికి ప్రయత్నించాను కానీ సఫలం కాలేక పోయాను ఆ తరువాత నేను ఈ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నించాను అందులో చాలానే మంది దీని గురించి చెప్పసాగారు అందులో కొంత మంది ఈ మటన్ ముక్కలని ముందుగానే ఉడికించి బాగా ఆ తరువాత కర్రీ వండుకోవడానికి ప్రయత్నించండి అని కొంతమంది కర్రీతో పాటే ఎక్కువ నీళ్ళు వేసి ఉడికించి అలా వండితే బాగుంటుందని చాలా మంది కొంత మంది మసాలా ఎక్కువేయమని కొంత మంది మసాలా వెయ్యకుండా ఉడికించిన తరువాత వేయమని కొంత మంది ఉడికించిన తరువాత ఆ ముక్కల్ని ప్రక్కన తీసుకొని ఉల్లిపాయ కర్రీ వండుతూ మసాలా వేసిన తరువాత అప్పుడు మొక్కలు వేసుకుని మిగతా కర్రీ ఇలాగే వండటం ప్రారంభించమని అలా చాలా రకాలుగానే జరుపుతూ ఉన్నారు అయితే నేను ఎలా వండినప్పటికీ నాకు ఈ వంట అసలు నాకు ఫలించేదే కాదు నేను కొన్నిసార్లు ఎలా వండేదంటే నా కర్రీ అంతా బాగుండేది కానీ ఆ ముక్కలు ఒకటి చాలా గట్టిగా ఉండేది ఇటుక ముక్కల క్రింద ఉండేది నమల్లేకపోయేవారు నేను కొన్న మటన్ అంతా పడేయాల్సి వచ్చేది అంత భయంకరంగా వండేవాడిని నేను చివరికి ఆ వంటకాల్లో ఈ ఈ మటన్ కర్రీ అనేది ఈ ఎక్కడ దెబ్బతింటుందో అర్థం కాక నేను చాలా రోజులు సతమతమైపోయాను తరువాత చివరికి యూట్యూబ్లో వేరే ఛానల్ ఎక్కడో చూస్తే అక్కడ ఆవిడ చెప్పింది ముక్కలని మనం చాలా మంచిగా ఉడికించుకోవాలి ఇంచుమించు గంట సుమారు ఉడికించింది ఆవిడే ఆవిడి కుక్కర్ లాంటి పరికరాల్లో కాకుండా దాకలోనే మంచిగా నీళ్ళు కొలత చెప్పింది ఆ కొలత ప్రకారం ఉడికించుకోవాలి ఉడికిన ముక్కలని పట్టుకుంటే అప్పుడే తెలిసిపోతుంది అని ఆవిడ చాలా ఉదాహరణలతో నాకు అర్థమయ్యేలా చెప్పసాగింది నేను ఆవిడ చెప్పినట్టుగానే అలా ఉడికించాను అప్పుడు కూడా నాకు చాలా ఫలితాలు కనిపించాయి అంటే నేను వండేది మంచిగానే వండుతున్నాను అన్న అనుభూతిని నాకు కలిగింది తరువాత ఆవిడి వెంటనే తగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా కారం మసాలా అవన్నీ ఎలా చేసుకోవాలి వాటిని ఏ సమయంలో ఎలాంటప్పుడు వేయాలో చెప్పింది మనం కర్రీ వండేటప్పుడు అగులోబగులో వండకుండా దానికి మన అనిపించినప్పుడు తగినది తగినట్టు వేయాలి కొన్ని కొన్నిసార్లు మనం మసాలా ఎక్కువేస్తే మన పొట్టంతా ఖరాబ్ అయిపోతుంది మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనే మనం ఏది ఎలా వండాలో దేనికి ఎంత వేయాలో అంతే వేయాలి మనం నేను కొన్నిసార్లు ఈ మటన్ కర్రీ వండటానికి ప్రయత్నించినప్పుడు నాకు కారం ఎక్కువగా ఇష్టమని కారం ఎక్కువగా వేయసాగాను దానివల్ల తరువాత రోజు నేను నా పొట్టంతా ఖరాబ్ అయిపోయి చాలా ఇబ్బంది పడే వాడిని ఇలా ఈ మటన్ కర్రీ అనేది నేను వండటంలో నేర్చుకోవడానికి ఎక్కువ తిప్పలు పడిన కర్రీ ఇదే తరువాత చివరకి నేను దీన్ని నేర్చుకున్నాను కానీ ఇప్పటికి కూడా నేను అంత మంచిగా చెప్పలేను ఇది నేను కరెక్ట్గా చేయగలనో లేదో అని